యోగ అభ్యాసకులు ఆహార నియమాలు చాలా పాటించాలి ఎందుకనగా వారు మన శరీరం అనేది గట్టి అవ్వడానికి అదేవిధంగా ఒక ఆకారంలో ఉండడానికి ఒక ఆకారంలో రావడానికి రోజు యోగాలు చేస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి అదేవిధంగా అనారోగ్యంపాలు కాకుండా మనం ఉంటాము అదేవిధంగా చాలా చక్కటి ఆరోగ్యంగా ఉంటాము గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు లివర్ జబ్బులు మన శరీరానికి మన శరీరంలో ఉండే అవయవాలకు ఎలాంటి జబ్బులు రాకుండా దూరం చేస్తాయి వాటిని అదేవిధంగా అభ్యాసకులు చాలా ఆహార పదార్థాలను పాటించాలి ఆకుకూరలు బాదము జీడిపప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ ఇలా మంచి ఆహార పదార్థాలను వారు తీసుకోవాలి